హలో ఆ ట్రావెల్ ఏ ట్రావెల్ ఏజెన్సీ ఏనా అండి ఆ నాకొక కార్ కావాలండి ఒక కొంచెం పెద్ద కార్ అయితే బాగుంటుంది మేము చాలా మంది మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఆ దానికి వెళ్ళాలి అనుకుంటున్నాము కోటప్ప కొండకి కాబట్టి కొంచెము కొంచెం పెద్ద కార్ అయితే బాగుంటుంది మా ఫ్రెండ్స్ ఒక ఫోర్ మెంబెర్సు మేం ఒక త్రీ మెంబెర్సు ప్లస్ డ్రైవరు ఇంక మా వాళ్ళు కూడా ఇంకొక ఇద్దరు ఉన్నారు మేం అందరం మొత్తము ఎయిట్ మెంబెర్స్ దాక ఉన్నాము ఎయిట్ టెన్ మెంబెర్స్ దాకా కొంచెం పెద్ద కార్ అయితే బాగుంటుంది అని మా ఉద్దేశము ఆ నాకు తెలిసి ఇన్నోవా క్రెస్టా అయితే సరిపోతుంది ఆ ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది డిక్కీలో కూడా కూర్చోవచ్చు కదా అందుకని మేము అడుగుతున్నాము చూడండి కొంచెము ఒక కార్ బుక్ చేసి మాకు పంపించండి పెద్ద కార్ అయితే బాగుంటుంది అని మా ఉద్దేశము అండి మేం అక్కడికి వెళ్ళి చూసుకుని మాకు అంత మంచిగా చూపియ్యాలి దాన్ని సందర్సించాలి అనుకుంటున్నాం కాబట్టి